గూగుల్ పే ట్రాన్స్లేషన్ అనేది నెలలో చాలా చాలా అవసరా అవసరాలు ఉంటాయి చాలా పనులు గూగుల్ పే ద్వారానే అవుతాయి చాలా ఎక్కువ నెలలో డబ్బులు వేరే వేరే అంశాలల్లో ఒకా సగం ఖర్చుపెడితే ఫోన్ పే గూగుల్ పే ద్వారా సగం ఖర్చుపెడతాము ఎంతో ఉపయోగకరంగా ప్రతీ నెలా అవసరం అవసరాలు గూగుల్ పే ఫోన్ పే ద్వారా చాలా జరుగుతాయి చాలా ఉపయోగపడతాయి కూడా దాంట్లో ఎలాంటి సందేహం లేదు